నేను వండే పద్దతి పాటించి మరి చేసిన వంటకం అనుకున్నట్లుగా తయారు కాకపోతే నేను ఎక్కడ తప్పు చేశాను నేను అన్నీ సరిగా వేశానా లేదా అని ముందు పరిశీలిస్తాను ఆ ఆ మనం నేను చేసిన దానికి అన్నీ అక్కడ ఉన్నాయా అని నేను ముందుగా పరిశీలిస్తాను అన్నీ ఒకవేళ నేను చేసిన వంటకం మరీ జోరుగా వస్తే కొంచెం పిండి కలిపి నేను సరి చేస్తాను లేదంటే నేను చేసిన వంటకం మరీ గట్టిగా వస్తే ఆ అందులో ఏదైనా కలిపి జోరు చేయడానికి అది తినడానికి వీలుగా ఉండేలాగా ఉంటే దానిని సరి చేస్తాను ఒకవేళ అది తినడానికి వీలు లేనట్టుగా ఉంటే నేన్ నేను ఏమి తప్పు చేశాను ఎక్కడ తప్పు చేశాను అని నిశితంగా పరిశీలించి ఒకవేళ అది తినడానికి వీలు పడకపోతే దానిని త ఆ పారవేసి మరి కొత్త ఆ కొత్త ఐ కొత్తగా మళ్ళీ వండుతాను అప్పుడు నేను మొదట్లో చేసిన తప్పును రిపీట్ అవ్వకుండా మళ్ళీ చేయకుండా న జీ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాను